రాజ రాజ చోళుడు అనగా చోళ వంశమున ఒక అద్భుతమైన రాజు అయిన రాజా రాజా చోళుడు ఆయన ఎంతో అద్భుతమైన రాజు చోళ వంశమున పుట్టి ఎంతో కీర్తి స్థాయిని సంపాదించిన ఘనత ఆయనది ఆయన తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలో నలు మూలన దక్షిణ ఆసియా ప్రదేశాలను కూడా ఆయన పరిపాలించడము జరిగినది ఈయన గొప్పతనం గురించి చెప్పడం అసమంజసం ఎంతో అద్భుతమైన ఈయన చరిత్ర గురించి చెప్పడాన్ని చెప్పాలి అంటే ఎన్నో గ్రంథాలు నిండిపోతాయి ఎన్నో ఇల్లులు కూడా పులకరించిపోతాయి ఈయన గురించి చెబితే ఈయన బృహదీశ్వర అనుబడు ఒక శివుని మందిరమును తంజావూరులో కట్టించడము జరిగినది ఇప్పటికీ కూడా ఈ మందిరమును యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా పరిగణిస్తారు ఒక అద్భుతమైన శిలాఫలకము మాత్రమే కాకుండా ఆధునికతను ఆధునికత కూడా అవాక్కు అయ్యేలా ఉండే ఈ చమత్కారాన్ని చూడుటకై నేడు ప్రపంచంలో ఉన్న అష్టదిక్పాలకులు కూడా వచ్చి చూచుట కూడా ఇక్కడ జరుగుతున్నది ఈయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఈయనని గంగైకొండ చోళాపురం అని కూడా గంగైకొండ అని కూడా అంటుంటారు వీటి అర్థం ఏమనగా గంగ అనేటటువంటి ప్రదేశంలో కూడా ఈయన వెళ్ళి పరిపాలించడం జరిగింది కనుక ఇతన్ని గంగైకొండ అనగా గంగని ఏలిన రాజు అని ప్రజలు ఇతనిని ముద్దుగా పిలుచుట జరుగుతున్నది మరియు నేను ఇంకొక నేను అభిమానించే ఇంకొక రాజు శ్రీకృష్ణదేవరాయులు ఈయన విజయనగర సామ్రాజ్యములో ఎంతో ప్రథమ ప్రథమమైన రాజు తుళు వంశస్థుడు అయిన తుళు భాషని అవలీలగా తుళు భాషని తన మాతృభాషగా మార్చుకున్న ఈయనకి తెలుగు భాష అంటే అమితమైన ప్రేమ దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈయన అనడం కూడా ఎందరో తెలుగువారు తెలుగువాళ్ళకు రోమాలు నిక్కబొడిచేలా అవుతుంది కనుక ఈయన మన మన తెలుగు వారు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకొని వారు కీర్తిని చిరకాలం ఉంచుతారు

విజయనగర సామ్రాజ్యంలో చేసిన అష్టదిక్పాలకులు అనగా భువన విజయం అని సదస్సులో ఎంతో అద్భుతమైన కవులు అయిన శ్రీ నన్నయ్య క్షమించండి ఆయన కాదు ఆయన పేరు శ్రీరామకృష్ణ పరమహంస రామకృష్ణ రామలింగయ్య ఆయన పేరు నాకు గుర్తురావడం లేదు కానీ వారు ఎంతో అభిమానింపబడ్డ కవులు